చదువుకోవడం జీవితంలో ఎలా సాహాయపడుతుంది చదువుకోని వ్యక్తులకు లేకపోయేవి ఏవి ఈ కాలంలో చదువుకోని వాళ్ళను మనం ఎవరూ కూడా గౌరవం అనేది ఇవ్వట్లేదు ఈ కాలంలో చదువుకోని వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఈ కాలంలో మనకు చదువు ఎంత అవసరం అంటే మన భవిష్యత్తు కాలంలో మనం మంచిగా ఉండాలి మనల్ని ఎవరైనా మంచిగా మాట్లాడాలి మనకు ఇచ్చే గౌరవాన్ని మనం తీసుకోవాలి అంటే మనం తప్పకుండా చదువుకోవాలి ఈ కాలంలో మనం అందర్నీ చూస్తున్నాం అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు చదువుకోకపోవడం వల్ల చదువు అనేది చాలా ముఖ్యం మనకి అందువలనే మనకు పథకాలను అనేది ప్రభుత్వం మనకు ఇస్తుంది మనం కనీసం ఒకటో తరగతి నుంచి పదకొండో తరగతి వరకు పన్నెండోవ తరగతి పదవ తరగతి వరకు అయినా చదువుకోవాలని అనేసి కొన్నీ హక్కులను కూడా మనకు మనకు గవర్నమెంట్ అనేది ఇచ్చింది కాబట్టి మనం తప్పకుండా చదువుకోవాలి చదువుకోకపోతే ఈ కాలంలో మనల్ని ఎవరూ కూడా గౌరవించి మాట్లాడరు మనం చదువుకోవడం వల్ల మనకు నైతిక విలువలు జ్ఞానం విజ్ఞానం ఎవరితో ఎలా ఉండాలి మనం భవిష్యత్తులో ఇంకా ఎవరి మీద ఆధారపడకుండా అన్నిటికీ కూడా మనకు సహాయపడుతుంది చదువు అనేది చదువుకోకపోతే ఈ కాలంలో మనకి ఎవ్వరు కూడా మనకు ఇచ్చే గౌరవాన్ని మనకు ఇవ్వరు ఏం చదివారు ఏం చేసారు వాళ్ళు అన్నట్టుగానే మనతో మాట్లాడుతారు మనం ఇప్పుడు చదువుకుంటే మొన్న కరోనా వచ్చినట్టుగా మళ్ళీ భవిష్యత్తులో ఏదైనా వస్తే మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అని అలా చేశారు కదా అలా కూడా చేసుకోని మనం ఎలా అయినా బతుకవచ్చు మొన్న ఆ కరోనా రావడం వల్ల ఎంతమంది అసలు విద్యా అనేది లేక ఉపాధి అనేది కోల్పోయారు అన్ని మూసి వేయడం వల్ల సో మనకు అలాంటివి అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండడానికి మనం చదువుకోవాలి చదువు అనేది ఈ కాలంలో చాలా అవసరం అయినా మనం ఇప్పుడు చదువుకోని లాయరో కలెక్టరో ఏదో ఒకటి అయితే మన తల్లిదండ్రులకి మన కుటుంబ సభ్యులకు మన ప్రజలు ఇచ్చే గౌరవం అది ఇంకోలా ఇంకోలాగా ఉంటుంది వాళ్ళు మనకు మస్తు రెస్పెక్ట్ ఇస్తారు ఇంకా మనం చాలా వరకైతే అందరిని చూస్తున్నాం బయట ఎంత కష్టపడుతున్నారు ఆ కష్టాన్ని మనం భరించలేకనే కదా ఈ మన మన కూతుళ్ళకి పిల్లలకి మనం పెళ్ళిల్లు చేయాలన్నా ఫస్ట్ ఎవరికీ జాబ్ ఉంది వాళ్ళు ఎంత చదువుకున్నారు అదే చూస్తున్నాం కానీ ఆ సరేలే వీళ్ళు చదువుకోలేదు కదా అని ఈ కాలంలో అయితే ఎక్కువ వరకు అయితే ఎవరు చూడట్లేదు చదువు అనేది అంత ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు చదువుకోవాలి అందరు నాకు కూడా చదువుకోవడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే మా అన్నయ్యా వాళ్ళు అందరు కూడా అందరు చదువుకున్న వాళ్ళే వాళ్ళకు మా ఊరిలో ఇచ్చే గౌరవం అది ఒక పెద్దగా ఉంటుంది అనమాట అందుకని అనేసి నాకు కూడా వాళ్ళను చూసి ఒక వాళ్ళని నేను ఇన్స్పైర్గా తీసుకోని చదువుకుంటున్నాను నన్ను అందరూ ఇట్లా ఇట్లా చెప్తారు ఇలా చదువుకోవాలి ఇలా చదువుకోవాలి ఇలా చదువుకుంటే మనకి ఇలా మంచిగా ఇలా గౌరవం ఇస్తారు అని చెప్తారు కాబట్టి నేను కూడా వాళ్ళ నుంచి నేర్చుకుని వాళ్ళతో పాటుగా ఇప్పుడు చదువుకుంటున్నాను నేను భవిష్యత్తు కాలంలో జాబ్ చేయాలనుకుంటున్నాను అయినా ఇప్పుడు మనం లాయరో డాక్టరో ఏదో ఒకటి అయితే మనకు ఇచ్చే గౌరవం ఇంకోలాగా ఉంటుంది అలాగే అందరు మనల్ని మెచ్చుకుంటారు మన తల్లిదండ్రులను కూడా ఇంకా పొగుడతా ఉంటారు వాళ్ళ పలానా వాళ్ళ కూతురు ఇలా పెద్దగా అయ్యింది ఇలా మంచిగా చదువుకుంది ఎన్నో ఇబ్బందులు పడింది అనేసి అంటారు కాబట్టి నాకు ఎలాగైనా అని చదువుకోని ఒక మంచి స్థాయికి రావాలని ఉంది నేను డాక్టర్ని కావాలని అనుకుంటున్నాను అందుకు నేను చాలా కష్టపడుతున్నాను కానీ ఇంకొన్ని మనకు కొన్ని పరిస్థితులు ప్రభావాలు ఉంటాయి మన కాడ డబ్బులు ఉండవు కానీ అవన్నీ ఎదుర్కొని మనం చదువుకుంటేనే మనకి వచ్చే వ్యాల్యూ వేరే లాగా ఉంటుంది మనం మన గోల్ని రీచ్ అవుతాం ఆ గోల్ని రీచ్ కావడం వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా మనకి వేరే లాగా ఉంటాయి మనం గవర్నమెంట్ కూడా మనకు అన్ని హెల్ప్ చేస్తుంది ఈ కాలంలో మనం చదువుకోవడానికి ఇప్పుడు మనకి ఉపాధి అనేది కలిగిస్తుంది ఇంకా మనకు హక్కులను ఇస్తుంది ఇంత వరకైనా కనీసం చదువుకోని ఉండాలి వీళ్ళు ఇప్పుడు మనం చదువుకున్నాం అంటే వేరేవాళ్ళ పైన ఆధారపడి బతకాల్సిన అంత అవసరం లేదు ఇప్పుడు ఒకవేళ నేను ఒక అమ్మాయిని కాబట్టి నేను ఒక అబ్బాయిని పెళ్ళి చేసుకున్నాను అనుకో చదువుకోకుండా అతను ఏం చేస్తాడు నేను ఇప్పుడు నాకు కనీసం ఒక ఒక బ్రష్ కావాలన్నా పేస్ట్ కావాలన్నా తననే అడుక్కోవాల్సి వస్తుంది ఎందుకంటే అతను చదువుకున్నాడు ఇంకా ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులు ఉంటాయి ఇప్పుడు అదే నేను చదువుకున్నాను అనుకో ఇప్పుడు నాకు నేను వాళ్ళ మీద ఆధార పడాల్సిన అవసరం లేదు నాది నేను తీసుకుంటాను నాకుండే రెస్పెక్ట్ నాకు ఉంటుంది కాబట్టీ నేను చదువుకోని ఒక మంచి గొప్ప స్థాయికి వచ్చినాకే పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే చదువు అనేది ఈ కాలంలో అంత అవసరం అయిపోయింది చదువు అనేది అందరికి కూడా ముఖ్యం చదువు అనేది ఎవ్వరి మీద ఆధార పడకుండా మన గౌరవాన్ని మనకు ఇస్తుంది ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడకుండా ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎంత వరకు ఉండాలి ఎట్లా మాట్లాడాలి అనేసి కూడా నేర్పిస్తుంది చదువు చదువు అనేది భారతదేశంలో ఇప్పుడు అందరు చదువుతున్నారు మినిమం ఉపాధి ఉపాధి అనేది అందరికి కలిగిస్తున్నారు కాబట్టీ అందరం చదువుకోవాలి అందరం ఒక గొప్ప స్థాయికి రావాలి ఫస్ట్ అందువలన ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా ఇట్లా చెప్పగలరు ఏంటి చదువుకోవాలి ఇట్లా ఇట్లా చదువుకోని ఇట్లా గొప్ప స్థాయికి వెళ్తే నీకు నీకు ఇచ్చిన వ్యాల్యూ నీకు ఇస్తారు అనేసి కూడా మనకు ఉంటుంది మనం ఇంకొకరికి చెప్పుచ్చు మనం ఇంకొకరి నుంచి మనం సహాయం తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మనం తప్పకుండా చదువుకోవాలి నాకైతే చదువుకోవడం అంటే మస్తు ఇష్టం నేను ఎన్నీ ప్రాబ్లెమ్స్ వచ్చినా కూడా చదువు అనేది ఆపకూడదు అనుకుంటున్నాను అంతా నేను సెటిల్ అయ్యాకె నేను పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే అందరిని చూస్తున్నాం కాబట్టి మనం తప్పకుండా చదువుకోవాలి ఓయ్ ఆగు ఇదంతా కంప్లీట్ కానీ